నేను మొన్న మొన్ననే నా ల్యాప్టాప్ను అమెజాన్లో ఆర్డర్ చేయడం జరిగింది ఆ వస్తువు నాకు ఎంతో ఉపయోగపడుతున్నది ఏ విధముగానే అయితే వారు వారి వెబ్సైట్ నందు అంతర్జాలములో చెప్పినారో అదే విధముగా ఉన్నది నాకు ఈ వస్తువుని అందజేసినప్పుడు కలిగినటువంటి ఆనందం కంటే ఈ వస్తువుని ప్రస్తుతం వాడుతున్నప్పుడు వస్తున్న ఆనందమే బహుగా ఉన్నది ఈ విషయమున నేను ఎంతో చర్చించి ఆలోచించి ఇంకా ఆలోచించి ఇంకా ఇంకా ఆలోచించి చెప్తున్న మాట ఏమిటి అంటే నా ల్యాప్టాప్ ప్రస్తుతానికి ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నది వీటికి ఉన్న గ్రాఫిక్ కార్డ్ మరియు ఇంటెల్ కోర్ హైఫై అనబడు ప్రాసెసర్స్ వీటిని తెలుగులో ఏమంటాడు ఏమంటారో ఎవడికి తెలియదు కనుక వాటికి నేను ఆంగ్లంలోనే వాడటం జరుగుతున్నది మనకి ఇక్కడ ఉన్న అనుభవం ఎంతో అసమాన్యమైనది మరియు ఏ విధముగానైనా సరే ఆలోచిస్తున్నట్లయితే మనకి అద్భుతంగా మనకి మంచి చేకూరుతుంది అనేది ఆలోచించున్నట్లయితే ఇదే నేను చెప్పాలనుకున్న విషయం నేను ఎంతో ఆనందముతో వ్యక్తపరుస్తున్న విషయం ఏమనగా నేను వాడుతున్న వస్తువు చాలా అద్భుతంగా పనిచేయుచున్నది ధన్యవాదములు